హలో డాక్టర్ మాట్లాడుతున్నారా ఇది నాకు రీసెంట్ టూ డేస్ నుంచి హెల్త్ బాగుంటం లేదండి కొంచెం సీవియర్ ఫీవర్ వస్తుంది ఇంకా చెస్ట్లో పెయిన్ వస్తుంది కొంచెం హార్ట్ దగ్గర పెయిన్ వస్తుంది దానివల్ల ఏమి వర్క్ చేయలేకపోతున్నాను

నేను నార్మల్ డైలీ వర్క్ వెళ్తుంటాను కొంచెము పెయిన్ వస్తుంది టూ టూ టూ త్రీ డేస్ నుంచి వస్తుంది దానికేమన్నా మెడిసన్స్ చెప్తారా లేదంటే మీకే మీ దగ్గరకి రావాల త్రీ డేస్ నుంచి ఫీవర్ ఇంకా పెయిన్ పెయిన్ ఏమో చ నార్మల్గా ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయి ఏమి వర్క్ చేయడానికి రావట్లేదు దానికి అంటే నేను చాలా వీక్ అయిపోయిన ఏమి అంటే నేను మేబీ రాలేకపోవచ్చు దానికి ఏమన్న ఆప్షన్ ఉందా మీ దగ్గర అంటే కొంచెం రికవర్ కాగలుగుతే నేను వస్తాను దానికి ఏమన్న మె మెడిసిన్స్ ట్యాబ్లెట్లు ఇస్తారా అని

ఓకే మీ ఇది ఎక్కడ ఉంది క్లీనిక్

ఓకే అంటే ఒక టూ త్రీ డేస్ నుంచి అవుతుంది ఒ నార్మల్ జనరల్ మెడిసిన్ ఇస్తే కొంచెం రికవర్ అయితే నేను వస్తాను అక్క

ఓకే ఓకే సరే ఓకే